ఎల్పిజి సిలెండర్ వాడేటప్పుడు తీసుకోవలసిన భద్రత జాగ్రత్తలు ఏంటంటే అగ్గి పెట్టెలతో ఆ యొక్క గ్యాస్ని ఆన్ చెయ్యకూడదు లైటర్తోనే ఆన్ చేసుకోవాలి పెట్రోలు ఆ యొక్క సిలెండర్ పక్కన పెట్టకూడదు అలాగే కొవ్వొత్తులు వెలిగించకూడదు దాని పక్కన సిలెండర్ పక్కన దీపాలు అలాంటివేమీ పెట్టకూడదు కిరోసిన్ కూడా దాని పక్కన ఉండకూడదు రెగులేటర్ ఎప్పుడు కట్టేయ్యాలి మనం ఆ యొక్క సిలెండర్ని వాడేటప్పుడు మాత్రమే ఆన్ చెయ్యాలి తర్వాత దాన్ని కట్టెయ్యాలి కనెక్షన్ సరిగ్గా చేసామో లేదో చూసుకోవాలి